నమస్తే మేడమ్ చెప్పండి మా నివాస స్థలం ఇదేనండీ నేను పుట్టింది ఇక్కడే పెరిగింది కూడా ఇక్కడే మేడమ్ ఏ ఎందుకు మేడమ్ మీది ఏ ఊరు మేడమ్ మిమ్మల్ని ఎప్పుడు ఈ ప్రదేశంలో చూడలేదు నేను

ఓహ్ మంచి రాష్ట్రాన్నే ఎంచుకున్నారు మేడమ్ మా రాష్ట్రంలో అనేకమైనటువంటి చూడదగ్గ ప్రదేశాలు ఉన్నాయి మంచి మంచి ప్రదేశాలు మంచి మంచి పర్వతాలు మంచి మంచి జలపాతాలు గల ప్రదేశాలు ఉన్నాయి అలాగే కాకుండా పుణ్యక్షేత్రాలు కూడా చాలా ఉన్నాయి దేవాలయాలు కూడా చాలా ఉన్నాయి మేడమ్ మరి ముఖ్యంగా మీరు దేవాలయాలకి వెళ్లాలనుకుంటే కనుక ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో చాలా పెద్ద దేవాలయం మంచి పేరున్న దేవాలయం వచ్చి పెద్ద తిరుపతి అక్కడకి చాలా మంది భక్తులు లక్షల్లో వస్తారు ప్రతీ రోజు మేడమ్ అది చాలా బాగుంటుంది అక్కడ మీరు తర్వాత ఆ యొక్క దేవాలయం చూసిన తర్వాత కూడా మీరు ఆ యొక్క తిరుపతిలో అక్కడ జంతువుల ప్రదర్శన కూడా ఉంటుంది అక్కడ అది కూడా మీరు చూడొచ్చు మంచి మంచి ప్రదేశాలు అక్కడ ఉంటాయి అదే విధముగా మీరు ఒకవేళ అడవీ ప్రాంతాలను ఎక్కువగా ఇష్టపడినట్లైతే మంచు ప్రాంతాలను ఎక్కువగా ఇష్టపడినట్లైతే అరకు ఉంటుంది మేడమ్ అరకు చాలా చాలా బాగుంటుంది అది శీతాకాలంలో మీరు వెళ్ళినట్లైతే కనుక మంచి మంచి పూలతో చాలా మంచుతో మంచి అందంగా కనిపిస్తుంది ఆ యొక్క ప్రాంతము అదే విధముగా మీరు ఇంకొక ప్రాంతము సముద్ర ప్రాంతం చూడాలనుకుంటే కనుక విశాఖపట్నం కానీ మీరు వెళ్తే కనుక అక్కడ సముద్ర ప్రాంతం ఉంటుంది అక్కడ బీచ్లో మీరు చాలా సరదాగా మంచిగా సంతోషంగా గడపొచ్చు ఇంకా మీకు సీలేరు అనే ప్రాంతం ఒకటి ఉంది అక్కడ జలపాతాలు ఉంటాయి మారేడుమిల్లిలో కూడా జలపాతలు ఉంటాయి మేడమ్ ఇవన్నీ పర్వతాలతో కూడినటువంటి ప్రాంతాలు ఇంతకీ మీరు ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నారు మేడమ్

ఉన్నాయి మేడమ్ చాలా చాలా రకాలు ఉన్నాయి రైలు మార్గం రైలు ద్వారా మీరు వెళ్లొచ్చు అదే విధముగా బస్సు ద్వారా మీరు వెళ్లొచ్చు లేదా ఏదైనా కారును మీరు మాట్లాడుకుని ఆ కారు ద్వారా కూడా వెళ్లొచ్చు మంచి మంచి ప్రదేశాలను చూడొచ్చు రైలు మార్గం ద్వారా మీరు వెళ్తే కనుక ఇప్పుడు ఒక అరకు ప్రయాణం తీసుకుంటే కనుక రైలు మార్గం ద్వారా వెళ్ళినపుడు మంచి మంచి గుహలు వస్తాయి అరకులో బొర్రా గుహలు అనేది ఒక పెద్ద పర్వతాలతో కూడినది ఉంటుంది అదే విధంగా బొర్రా గుహలలో మంచి మంచి ప్రదేశాలుంటాయి ఆ యొక్క రైలు వెళ్తున్నపుడు అనేక గుహల్లోంచి అది లోపల నుంచి వెళ్తూ ఉంటుంది అది యొక్క మంచి చూడడానికి చాలా చక్కని ప్రదేశం అలాగే బస్సులో కూడా మీరు వెళ్లొచ్చు తిరుపతి తీసుకుంటే తిరుపతికి కూడా రైలు మార్గం ఉంది బస్సు మార్గం ఉంది అదే విధంగా కారు మార్గము కూడా ఉంది మీకు ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు ఆ ప్రయాణంలో ఇంకేమన్నా కావాలా మేడమ్ హా ఉంటారు మేడమ్ పర్యాటకులు చాలా మంది మీ కోసం అక్కడ వచ్చి ఉంటారు మీరు కావలిస్తే కనుక మనకి తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళని కూడా మీకు మీతో పంపించడానికి ఇష్టపడతాను కాకపోతే వాళ్ళు కొంచం మీకు అన్ని చెప్పడానికి తిప్పి చూపించడానికి కొంచం ఖర్చయితే అవుతుంది మరి ఆ ఖర్చు మీకు భరించగలము అనుకుంటే కనుక తప్పకుండ మీకు నేను సహాయం చేయడానికి సిద్ధముగా ఉన్నాను తప్పకుండ చూపిస్తాను మేడమ్ మీకు సాయంత్రం కల్లా మీతో మాట్లాడడానికి వాళ్ళందరిని తీసుకొస్తాను మీరు సిద్ధంగా ఉండండి ఓకే నా మేడమ్ ధన్యవాదాలు మేడమ్